నమస్తే అండి అమృత హోటలండి అవునండి నా పేరు జానకి అండి మీ హోటల్లో బిర్యానీ చాలా బాగుంటాయి అని చెప్పేసి ఇందాకే బిర్యానీ ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి ఇది వరకు కూడా ఒకటి రెండు సార్లు తెచ్చుకున్నామండి చాలా బాగుంది అలాగే బిర్యానీతో పాటు మీ హోటల్లో ఏంటీ తీపి వంటకాలు కూడా చాలా బాగుంటాయి అంటండి అందులో ఐస్క్రీమ్ని మాకు బిర్యానీతో పాటు పంపిస్తారని కోరుతున్నామండి